అయ్యా మేము అంటే రిటైర్డ్ పీపుల్ ఓక యాభై మంది మేమంతా ఒక గ్రూపుగా చేరి శ్రీరామ నవమిని జైలు పాత జైలు రోడ్డులో ఉన్న రామాలయం నందు శ్రీరామ నవమి జరుపుకొనుటకు మేమందరము యాభై మందిమి అక్కడికి వెళ్ళి శ్రీరాముడిని పల్లకిలో ఊరంతా ఊరేగించి ఆ నామం చెప్తూ చాలా హాయిగా సరదాగా చప్పట్లు కొట్టుకుంటూ రాముడిని ఊరేగించి గుడికి తీసుకుని వచ్చి అక్కడ కల్యాణం కూడా జరిపించి ఆ అన్న సంతర్పణ చేసి ప్రజలందరికి భోజనం పెట్టి అందరికి చాలా మేము చాలా చాలా సంతోషముగా మేము గడుపుతాము మా మెంబెర్స్ అందరమును మళ్ళీ మేము కూడా అక్కడ అన్న సంతర్పణలో పాల్గోని మేము తిరిగి ఇంటికి వస్తాం ఇది తెలియపర్చుకుంటున్నాను